సుష్మిత గారేనా అండి మాట్లాడేది అయాన్ వాళ్ళ పేరెంటేనా అండి మొన్న మీ అబ్బాయికి ఎగ్జామ్స్ జరిగినీయండి మేము ఇక్కడ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము మీ అబ్బాయి స్కూల్ నుండి మీ అబ్బా అబ్బాయికి మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి యూనిట్ టెస్టులు ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఆ యూనిట్ టెస్ట్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయండి అసల ఎప్పుడు చూసినా క్లాసులో ఉంటలేడు మీ అబ్బాయి క మీరు ఎందుకు పంపీయట్లేదండి స్కూల్కి లేదండి అసలు రావట్లేడు అసలు క్లాసులో ఉండడు యూనిట్ టెస్ట్ల ఫెయిల్ అయిపోయినాడు మొత్తము నైన్ మార్క్స్ గిట్ల వచ్చినాయి అంటే అయ్యో అంటారు ఎందండి మీకు పేరెంట్గా రెస్పాన్సిబిలిటీ లేదాండి మీరు భయం పెట్టలాండి వద్దని చెప్పినా వినడు వినడు అంటే ఎట్లా అసలు మీరు భయం పెట్టాలి మీరు భయం పెట్టకుండా కాదు మ్యాడమ్ కాదండి ఫస్ట్ మీరు ఫోన్ ఇవ్వద్దు ఇచ్చుకుంటా మళ్ళా మీరు ఇస్తా ఇస్తారని అసలు ఎప్పుడూ ఆయనను బడికే పంపీయరు మళ్ళీ ఇప్పుడేమో మొత్తం ఇట్లా చేస్తున్నారు మొత్తం ఏం తెలియనట్టు చేస్తున్నారు ఏంటండి పేరెంట్స్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండదా మీకు అసలు కనీసం ట్వంటీ ఉంటుందమ్మా కనీసం ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అసల నైన్ మార్క్స్ కూడా రాలేదు పాస్ మార్క్స్ కూడా రాలేదు మీరు చూసుకోవాలి కాదమ్మా బయట తిరుగుతున్నాడు తెలియదు తెలియదు అంటే మీరు చూసుకోవాలి మీకు కాల్ చేసి అంటే మీకు తె మీకు ఉండాలి కదమ్మా రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పంపీయాలి పోతున్నాడా లేదా అనేది చూసుకోవాలి అసలు మొత్తం యూనిట్ టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చి మా మీదే పడతారు కదండి వచ్చి మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే బగుండదు అమ్మ